ఆ చెప్పమ్మా ఏం కావాలి అలాగా అమ్మా ఇపుడు వచ్చారు ఏంటి క్లాస్ జరగడం లేదా ఎందుకు వచ్చావో తరువాత చెప్పమ్మా అలాగా అవునా ఏ అంత అసమర్ధతతో ఎలా ఉన్నావు ఎక్కడ పోయింది ఆ పాఠశాలలోనా లేదా బయట ఎక్కడైనా సరే ఐతే క్రొత్త ఐడి కార్డు కావాలా నీకు క్రొత్త ఐడి కార్డ్ కోసం నీవు చేయవలసినది ఏమిటి అంటే రేపు మన కార్యాలయమునకు వెళ్ళి అక్కడ అటెండర్ని అడిగితే ఒక పత్రం ఇస్తాడు ఆ పత్రం పూర్తిచేసి రెండు ఫొటోలు ఒక నూటయాభై రూపాయలు అక్కడ ఉన్న అటెండర్కి ఇచ్చివెళ్ళు సరేనా

ఇంకొకసారి ఇలా జరిగితే నీ తల్లిదండ్రులకి చెప్తాను అలాగే జరినామాను జరినామాను విధిస్తాను ఈ భయం ఇప్పుడు కాదు కాదు ఐడి కార్డుని పోగొట్టుకున్నాము పోగొట్టకొనకముందే ఉండాలి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంచుకో సరే వెళ్ళు అవును ఇప్పుడు మీరే క్లాస్ మీకు ఏ క్లాస్ జరుగుతుంది వెళ్ళి మీ హిందీ మేడంని నేను పిలిచానని చెప్పుము